హలో మాకు టూరిస్ట్ గురించి కావాలి ఇన్ఫర్మేషన్ టూరిస్ట్ ప్లేసులు గురించి మేము ఇన్స్టాగ్రామ్లో చూసి కాల్ చేస్తున్నాము అండి

కర్ణాటక గోకర్ణ వెళ్ళాలి అండి

ఓకే ఓకే అండి ఓకే ఇప్పుడు ప్యాకేజ్ ఎంత అండి తక్కువే కదా అండి మేము ఎయిట్ మెంబర్స్ అండి

లేదు లేదు ఇవే గోకర్ణ అది కర్నాటక ఇప్పుడు బాగుంటుంది కదా ఇప్పుడు ఎక్కడికి వెళితే బాగుంటుంది ట్రిప్సు ఓకే మరి ఇంకా ప్యాకేజ్ ఇక తక్కువ చేయరా ఎయిట్ మెంబర్స్ వస్తున్నాము ఎప్పుడు ఉంటుంది ఎన్ని డేస్ టూ డేసు త్రీ నైట్సా

అందులో ఏమేమి ఇన్క్లూడ్ అయి ఉంటుంది అండ్ల ఇవే చూ

అవునా ఎంత టైం బడుతుంది ఇక్కడ నుండి వెళ్ళి ఇప్పుడు మేము హైదరాబాద్ నుండి వెళ్ళి స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాము ఏ ఏ డే ఉంటుంది అది

అవును మా మాకు ఫిబ్రవరిలో మేము ప్లాన్ చేసుకుంటున్నాము అండి వెళ్ళడానికి సెకండ్ వీక్

ఓకే ఓకే మాకు వీకెండ్స్లో కావాలి అండి వీక్ డేస్లో వద్దు ప్యాకేజ్ చెప్పారు కదా ఆల్రెడీ ఏ డే అయినా అంతే కదా

మేము స్టూడెంట్స్ కదండి కాలేజ్ స్టూడెంట్స్ అందుకే మాకు వీకెండ్స్ కావాలి అండి ఎంజాయ్కి మీ మీ దాంట్లో ఇంకా వేరే ప్యాకేజెస్ ఏమైనా ఉన్నాయా మీరు ఓకే అండి థ్యాంక్స్ థ్యాంక్స్ అండి చెప్పినందుకు ఓకే ఓకే సార్ ఓకే ఓకే ఓకే ఓకే